నాకు ఇష్టమైన పండుగ క్రిస్మస్ క్రిస్మస్ రోజు నేను పొద్దున్నే తెల్లవారుజామునే లేచి తల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని చక్కగా గుడికి వెళ్తాను అక్కడ చర్చిలో అందరూ ప్రేయర్ చేస్తారు ఏసుక్రీస్తు గురించి వివరంగా చెప్తారు అయినా ఎప్పుడు ఎలా పుట్టారు ఆయన పశువుల పాకలో పుట్టారు అవన్నీ చెప్తారు అందరూ కలిసి ప్రార్థనలు చేస్తాము చేసిన తర్వాత చక్కగా మేము అక్కడ పిల్లలతో ఆడుకుంటాము డాన్సులు వేస్తాము పాటలు పాడుతాము దేవుని గురించి విషయాలు తెలుసు తెలుసుకుని తెలుసుకుంటాము అందరం సంతోషంగా ఆ రోజు గడుపుతాము ఆ తరువాత చక్కగా ఆత్మీయ విందు చేసుకుంటాము ఎందుకనగా అందరం కలిసి చక్కగా అక్కడ అందరం కలిసి భోం చేస్తాము ఆ తర్వాత అందరం దేవుడికి కానుకలు ఇస్తాము తరువాత దేవుడు యొక్క ప్రసాదాన్ని పంచుతారు అనగా ఫ్రూట్సు కేక్సు పంచుతారు పిల్లలందరూ సంతోషంగా దాన్ని తీసుకుంటారు మళ్ళీ తర్వాత ప్రార్థనలు ఆచరిస్తారు ఆచరిస్తాము శ్రద్ధగా తర్వాత చక్కగా ఆ రోజంతా ఎంజాయ్ చేస్తాను చేసిన తర్వాత నేను ఇంకా ఆరోజు చాలా సంతోషంగా గడిపాను నేను క్రిస్మస్ పండగ అంటే నాకు చాలా ఇష్టం అందరం కలిసి చాలా చక్కగా జరుపుకున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్తో ఎంతో సంతోషంగా పాల్గొన్నా నేను అందరూ నా నా నా సారీ బాగుందని చెప్పారు అందువల్ల నాకు ఇంకా సంతోషంగా కలిగింది మేమందరం కలిసి ఫొటోస్ దిగాము ఆరోజు క్రిస్మస్ పండుగను నేను ఎంతో చక్కగా జరుపుకున్నాను సంతోషంగా గడుపుకున్నాము రకరకాల పిండి వంటలు చేసాము సాయంత్రం ఆ సాయంత్రం పిండివంటలు చేసి చుట్టుపక్కన ఉన్న ఇంటి వాళ్ళకి పంచాము ఇలాగ క్రిస్మస్ పండుగ రోజు మేము పిండి వంటలు చేసి ఇంటి పక్కన వాళ్ళకి పంచుతాము మాకు చాలా ఆనందంగా అనిపించింది క్రిస్మస్ అంటే చాలా సంతోషం ఎంతో సంతోషంగా ఆ రోజున మేమందరం సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాం